నేను సాధారణంగా మన సాంప్రదాయకంగా పెన్నుతో కాగితంపై రాయడానికె ఇష్టపడతాను మరియు కొన్ని కొన్ని సమయాల్లో కంప్యూటర్లో టైప్ చేయడం లేదంటే మొబైల్లో టైప్ చేయడం కూడా దాన్ని కూడా ఇష్టపడతాను ఎందుకంటే మనం ఎప్పుడో సాంప్రదాయ బద్ధంగా మనం పెన్నుతో మన కాగితంపైన రాసాము అనుకో కొన్నికొన్ని ఈ అక్షరాలను మనం మళ్లీ తుడిపీ మళ్ళీ మనం దాన్ని రాయలేము అది ఒక మరకలాగా అయిపోతుంది అదే మనం ఫోన్ని యూజ్ చేశామనుకో లేదంటే ల్యాప్టాప్ని యూజ్ చేశామనుకో అది యూజ్ చేసినప్పుడు మనం ఒక తప్పు రాసిన గానీ దాన్ని మళ్ళీ చెరిపి దాన్ని బ్యాక్ స్పేస్ చేసి మళ్లీ రాయచ్చు మనము అలా చేయడంవల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి ఇంకా మనం పెన్నుతో రాసినప్పుడు మనం ఏమైనా తప్పు రాసిన లేదంటే ఏమైనా చెప్తుంటే ఏమన్నా మనం టైప్ చేసినా మనం మనం రోజు డైరీ మనం డైరీలాగా ఏమైనా రాస్తున్న కూడా అది మనం మంచిగ పెన్నుతో రాస్తాం కరెక్టే కానీ కొన్ని కొన్ని సమయాల్లో తప్పు పోయినప్పుడే మనకు ఇబ్బంది అనిపిస్తుంది దాన్ని మనం ఏమి చేయలేము చెరపలేము దాన్ని కొట్టివేసి రాయాల్సి వస్తుంది కానీ మనం కంప్యూటర్లో లేదంటే ల్యాప్టాప్లో మొబైల్ ఫోన్స్లో అలా చేయడానికి అవకాశం ఉంటుంది ఎలా అంటే మనం తప్పు రాసినా దాన్ని మల్లా చెరిపి మల్లీ రాయచ్చు ఇది మనకు ఒక మొబైల్ ఫోన్లో గానీ ల్యాప్టాప్లో గానీ మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇంకా ఇటీవల మన ఎట్లా అంటే మన రాయడం ఎలా మారిపోయిందంటే ఇటీవల సంవత్సరాలలో చాలామంది ఎక్కువ మొబైల్ ఫోన్నె యూజ్ చేస్తున్నారు ఎవరు కూడా పెన్నుని యూజ్ చేయట్లేదు ఓన్లీ కొన్ని మనం కళాశాలకు వెళ్ళినప్పుడు లేదంటే పాఠశాలలో మాత్రమే పెన్నులు యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్లకి ఫోన్లు ఎలవ్ ఉండవు కాబట్టి వాళ్లు మాత్రమే పెన్నులు యూజ్ చేస్తున్నారు కానీ ఆఫీస్కి వెళ్లేవారు లేదంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్లేవారు అందరూ ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్లోనే నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరూ ఫోన్లోనే టైప్ చేసుకుని రాయ్ రాయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్లు తప్పు పోయినా సరే మళ్ళీ దాన్ని రికరెక్ట్ చేసి రాయగలగడానికి వాళ్లకి ఒక అవకాశం ఉంటుంది ఇంకా నేను ఎన్నో నేను కూడా నా నిజ జీవితంలో ఎన్నో ఎస్సేలు రాశాను మా స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో ఎస్సేస్ రాసిన ఎలా అంటే నా పెన్నుతోని నా నా బుక్కులో నా పేపర్లో ఎంతో చక్కగా రాశాను నాకు ఎన్నో ప్రైజెస్ కూడా వచ్చినయి నేను సెవెంత్లో ఎయిత్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎస్సేస్ రాశాను అన్ని నా పెన్నుతోని నా దాంతోనే రాసినా నా పేపర్ మీదనే రాసిన ఇప్పుడు ఫోన్లు గిట్ల ఏం తక్కువ అసలు యూజ్ చేయకపోతుండే కానీ ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఫోను ఫోన్లో రాయడమె ఇష్టం ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి రాయడానికి నాకు చాన్స్ ఉంటుంది ఇంక మనం పేపర్లో రాసినప్పుడు ఏదన్నా మధ్యలో ఏమైనా యాడ్ చేసుకోవాలన్న కూడా లేదంటే ఏదన్నా ఏమన్నా దాన్ని ఏమన్నా అందులో మనం రాసిన దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలన్న కూడా మనం అసలు ఏం చేయడానికి కుదరదు కానీ మన ఫోన్లో ఇప్పుడు అలా కాదు మధ్యల దాన్ని దాన్ని క్లిక్ చేసి స్పేస్ బటన్ పెట్టి మళ్ళీ మనం దాంట్లో రాసుకోవచ్చు అందులో ఏమయినా యాడ్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ మన కాగితాలలో అలా రాదు నేను నేను మా ఇంట్లో ఒక డైరీ మెయింటైన్ చేస్తా ఆ డైరీలో కూడా నేను పెన్నుతోని నా బుక్కులో రాసుకుంటుంటే డైలీ అది మంచిగా నేను రాసుకుంటుంటా ఎందుకంటే అది నా లోపల ఉన్న మొత్తం మన కరెక్ట్గా మన బ్రెయిన్లో ఉన్నది నా డైలీ లైఫ్లో అంటే నా నిజ జీవితంలో రోజు జరిగినవి అన్నీ ఆ డైరీలో డైరీలో రాసుకుంటు ఉంటా అలా రాసినప్పుడు నాకు కూడ ఎలా అంటే ఇంకొకసారి ఎలా అంటే జరగకూడదు అని ఇంకా నా జీవితంలో ఏం జరిగింది అని రోజు రోజు ఎలావుంటున్నానో అని మొత్తం రాసుకుంటూ ఉంటా అది అందులో తప్పిపోయింది అనుకో దాన్ని చిన్నగా ఇలా కొట్టివేసి మళ్లీ రాస్తాను అదే నేను అది మొబైల్ ఫోన్లో రాశాను అనుకో అదెలా ఉంటుందంటే నా బుక్కు నా దగ్గరే ఉంటుంది ఎవరికి తెలియదు అదే నా మొబైల్ ఫోన్లో రాసుకున్నాను అనుకో అందరూ చూస్తారు మన మొబైల్ ఫోన్లో అందరి దగ్గర తీసుకుంటారు అట్లా చూసినప్పుడు మన పర్సనల్స్ కూడా వాళ్లకు తెలిసిపోతాయి కానీ మన నోట్ బుక్లో రాసుకున్నప్పుడు పెన్నుతోని అలా తెల్వదు ఇంకా మన ఇప్పుడు నోట్బుక్ అంటే మన దగ్గరనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది లేదంటే మనం ఎక్కడి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకుని వెళ్తామేమో అంతే కానీ మన మొబైల్ ఫోన్ పోయిందనుకో మన మనం అందులో రాసుకున్నవి ఇందులో స్టోర్ అయిన అంటే అందులో ఉన్న మన విషయాలు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పోతాయి కాబట్టి మనం పెన్నుతో రాయడానికి పేప్ పెన్నుతో పేపర్ మీద రాయడానికి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ఈ ఇప్పుడు ఉన్న సంవత్సరంలో ఎలా ఉంటున్నారు ఎలా ఎలా ఉంది అంటే రాయడం అనేది అసలు మొత్తం మారిపోయింది అసలు ఎవరు కూడా అసలు పేపర్లు కానీ పేపర్ల మీద పెన్ను పెట్టే అసలు ఎవరు అలాంటిది చేస్తలేదు ఇప్పుడు న్యూస్ రిపోర్టర్లు అయినా సరే పేపర్ మీద పెన్ను పెడతలేరు మొత్తం వాళ్లు కూడా ఫోన్లు తీసుకుని మైక్లు ఆన్ వేసుకుని మూతి దగ్గర పెట్టి వాళ్ళు చెప్పేది మొత్తం అన్ని రికార్డు చేస్తున్నారు న్యూస్ పేపర్స్ కూడా ఎక్కువగా ఇప్పుడు ఎలా ఫోన్లోనే డెయిలీ హంట్ అని అది అని ఇది అని ఇలాంటి ఎన్నో వెబ్సైట్స్ వల్ల వెబ్సైట్స్ ద్వారా మనం చూస్తున్నాం ఎవరు కూడా పేపర్ మీద చూసి చదవట్లేదు ఇంకా అసలు ఏంది మనం అందరు ఇప్పుడు ఇప్పుడు యూజ్ చేస్తున్న ఎట్లా అందరూ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అందరు ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్న మొత్తం అన్నీ మన బుక్లో రాయకుండా అందరూ ఫోన్లోనే టైప్ చేసుకొని పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోకూడదు అసలు అలా పెట్టుకుంటే మన పర్సనల్ డేటా మొత్తం లాస్ట్ అవుతుంది